ముప్పై ఒక్క తారీకు ఒకటో నెల రెండు వేల ఇరవై రెండు సంవత్సరం మూడో తారీకు మూడో నెల రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరం ఐదో తారీకు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఎనిమిదో తారీకు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం పదకొండో తారీకు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం